వైష్ణవి ఫుడ్ క్యాటరింగసా అండి మీ దగ్గర మీ దగ్గర ఫుడ్ క్యాటరింగు చేయించాలనుకుంటున్నామండి ఒక యాభై మందికి ఫుడ్ వండగలరా అండి మీరు మా దగ్గర గృహ ప్రవేశం ఉందండి పద్దెనిమిదో తేదీన మీరు ఖాళీగా ఉన్నారండి పద్దెనిమిదో తేదీ వీలవుతుందా మీకు అవునా మాకు వంద మంది వస్తారండి వంద మందికి శాకాహార భోజనం కావాలి పూజ కదండీ శాకాహారమే కావాలి దానికి ఏమేమి కావాలి శాకాహారంలో ఐదారు రకాలు కావాలండి మామూలుగా పప్పు రసం సాంబార్ మజ్జిగ మసాలా మసాలా కర్రీ మిర్చీ బజీ పాపడ మిర్చీ బజీ స్వీటు భక్షాలు పులిహోర వీటి అన్నింటికీ కలిపి ఎంత అవుతుందండి వంద రూపాయలా అండి ఇది శాకాహార భోజనమే కదాండి ఇంకా తక్కువలో చేస్తారు కదా మేము మొన్న వైభవ దాంట్లో ఎయిటీనే చెప్పారండి ఎ ఎనభై రూపాయలనే చెప్పారు మేము మొన్న ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళు చేశారండి డెబ్భై రూపాయలే ప్లేట్ పడిందండి ఇదే భోజనమండి ఇన్ని రకాలే చేశారు వాళ్ళు ఇంకా సిరా చేశారు సేమియా పాయసమ్ కూడా పెట్టారు వాళ్ళు మీ దగ్గర అన్నీ నాణ్య నాణ్యత మంచి ఉన్నాయ పాటిస్తారాండి మాకు ఇంకా హోమం దేవుడి ప్రసాదానికి సిరా కావాలండి కేసరి రవ్వ ప్రసాదము పళ్ళతో స్వీట్ ఒకటి కావాలండి దేవుడి ప్రసాదానికి దేవుడి కోసం కాబట్టి కొంచెం శుభ్రత ఉండేలా చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు